ఆ నమస్తే మా చెప్పు ఏంటమ్మా నీ సమస్య ఆ అలాగే మ అది ఎప్పటి నుంచి వస్తుంది

అయ్యో మరి అలా ఎందుకు చేశారు అయితే ఇలా రండి ఒకసారి చూస్తాను ఇక్కడ నొప్పిగా ఉందా అమ్మా మీకు షోల్డర్ దగ్గర ఇది మీరు బరువులు అవి మోసేసారు కదా దానివల్ల ఇక్కడ నర్వ్ అనేది నీకు నొప్పి వచ్చింది అందువల్ల లాగుతుందన్నమాట అయితే మీరు నెగ్లెట్ చేయకుండా ఫిజియోథెరపీ చేస్తాం మేము మీరు ఒక రెండు రోజులు రావాల్సి ఉంటుంది హాస్పిటల్కి అలాగే మీరు డైట్ కూడా కంట్రోల్ చేసుకోవాలి ఎందుకంటే ఉప్పులు అలాంటివి సంబంధించినవి తింటూ ఉంటే ఇలాంటివి మీకు ఎక్కువ పెయిన్స్ అనేవి వస్తాయనమాట ఉప్పు తగ్గించాలి వంటల్లో అలాగే స్పైసీ ఫుడ్లవి కూడా తగ్గించండి నైట్ త్వరగా తినేసి పడుకోండి అలాగే ఇప్పుడు నేనైతే మెడిసిన్ రాసిస్తాను ఆ మెడిషన్ మీరు ఏం చేస్తారంటే ఎర్లీ మార్నింగ్ ఒకటి ఇదిగో ఇప్పుడు భోజనం చేసిన తర్వాత ఒకటి వేసుకుంటే పెయిన్ కిల్లర్లాగా పని చేస్తుంది అస్తమానం వేసుకోకూడదు మీకు ఏమైనా ఎక్కువ పెయిన్ భరించలేక పోతాను అనిపిస్తే మాత్రం ఈ ఒక్క పెయిన్ కిల్లర్ వేసుకోండి మరి మీరు ఫిజియోథెరపీకి ఎప్పటి నుంచి వస్తారు ఈ రోజు ఒకసారి ఆ లేదండి ఈరోజు సాయంత్రం మీరు ఒకసారి రండి ఇక్కడ మనకి డాక్టర్ ఉంటారు అంటే ఫిజియోథెరపీ చేసే స్పెషలిస్ట్ ఉంటారు ఆయన వస్తారు ఒక సెషన్ అయిపోతే రేపు ఇంకొక సెషన్ బట్టి మీకు మళ్ళీ చేయాలా లేదా అనేసి మేము చూస్తాం మీరు ఎక్కడ ఏముండదమ్మ తగ్గిపోద్ది మీరు ఎక్కడ ఇక్కడే నా మనకు ఉండేది పల్నాడులోనేనా అయితే పర్వాలేదు దగ్గరే కాబట్టి మీరు రావచ్చు ఆ సరేనమ్మా నేనైతే మెడిసన్ రాసిస్తున్నాను ఇవి వేసుకోండి సరే వెళ్ళండి ఆ సరే